నేను అడుగు ప్రదేశాల్లో వెళ్ళి ఫొటోస్ తీయమంటే నాకు చాలా ఇష్టం అలాగే చిన్న చిన్న చెట్టుపైన ఉన్న పక్షులకు అలాగే ఉన్న జంతువులకు ఫోటోలు తీస్తాను నేను నా కెమెరాల్లో ఉన్న చిన్నపిల్లలు ఆడుకునే సమయంలో ఫోటోలు తీయాలి అని అనుకుంటున్నాను వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళు సమయంలో వాళ్ళు ఎంతో ముద్దుగా ఉంటారు నేను పెళ్లి జరిగే సమయాల్లో కూడా వాళ్ళు ఫొటోస్ తీస్తాను వాళ్ళ సభ్యులు నిన్న ఆ సమయంలో నాట్యం చేసే నా కెమెరాలో ఫోటోలు తీస్తాను వాళ్ళు ఎందుకంటే అవే అవే అవే గుర్తుగా ఉంటాయని అనుకుంటున్నాను ఫోటోలు తీస్తాను నేను విహార యాత్రకు వెళ్ళే సమయంలో కూడా చుట్టూ ఉన్న ప్రదేశాలను నేను ఫోటోలు తీస్తాను ఇలాంటి ఫొటోస్ మనం చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి